నాకు ఇష్టమైన ఆట షటిల్ ఇది ఆడ్డం వల్ల మానసిక ఉల్లాసం శారీరికానికి ఆరోగ్యం కూడా ఉంటుంది దీన్ని మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఆడటం జరుగుతుంది ఇందులో ఏంటంటే ఒక రకమైన కాంపిటీషన్ అనేది మేము పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఎన్ని రౌండ్స్లో ఎంత మంది విన్ అయ్యారు అనేది మేము లెక్కించుకోవటం జరుగుతుంది ఇటువైపు ఇద్దరు ఆడుకుంటాం అటువైపు ఇద్దరు అలాగా కాంపిటీషన్ అనేది పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కాని చాలా బాగుంటుంది మైండ్తో కూడా ఆడడం వల్ల దీనికి మంచి ఎంకరేజ్మెంట్గా మాకు ఉంటుందనమాట దీన్ని ఆడుకోవడానికైతే మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మేమందరం కలిసి మాకు సెలవు రోజులు వచ్చినప్పుడు వీటిని ఆడ్డం జరుగుతుంది ఇందులో అలాగే ఇంకోటి ఏంటంటే క్రికెట్ అనేది కూడా ఆడటం అనేది జరుగుతూ ఉంటుంది క్రికెట్ ఆడటం వల్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మేము టీవీల్లో చూసినప్పుడు అలాగా మాకు కూడా ఆడాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని మా ఫ్రెండ్స్ మేము కూడా హాలిడేస్లో మంచి గ్రౌండ్ అనేది పక్కనే మాకు ఉంటుంది అందులోకి వెళ్ళి సరదాగా ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క తమ్ముళ్ళు బ్యాట్లు అలాంటివి తీసుకొని ఆడుకోవటం జరుగుతూ ఉంటుంది ఇందులో ఎన్ని రన్స్ కొట్టాము అలాంటిది కూడా లెక్కించటం జరుగుతూ ఉంటుంది